పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే పోటీలు స్కూల్స్ మధ్య ప్రభుత్వ స్కూల్స్కి ప్రవేట్ పాఠశాలలకి పోటీ ఎక్కువైపోయి ప్రవేటు పాఠశాల్లో ర్యాంకులు కోసం ఇదవ్వడం మూలాన ప్రభుత్వ పాఠశాల్లో చదివే వాళ్ళకి ర్యాంకు గురించి కూడా వాళ్ళకి భయమేస్తుంది దానివల్న చెడు ఉంటుంది తప్పితే లేకపోతే కనుక పరీక్షలన్నది చాలా ముఖ్యమే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి పరీక్షలు ముఖ్యమే కాబట్టి అది ఉండడం వలన ఏమి చెడు ప్రభావం అంటూ ఏమి ఉండదు పోటీతత్వం అన్నది తగ్గాలి